హలో ఎవరండి అవునండి ఏ ఏరియాలో అండి అవునా అంటే మెయిన్ రోడ్కా లేకుంటే కొంచెం టూ ఏకర్స్ వరకు అండి ఎక్కడ నుంచి అండి మీరు మాట్లాడేది కస్టమర్ హైదరాబాద్లో ఎ ఎటు ఎక్కడ ఉంటారండి అవునాండి ఉందండి కానీ రేట్ కొంచెం ఎక్కువ ఉంది మళ్ళా ఏమంటారు అదే కొంచెం ఏరియాని బట్టి ఉంది ఇంకోటి రోడ్కి ఒక రేట్ ఉంది మరి లోపలికి ఇంకో రేట్ ఉందండి అలా దానిబట్టి అంటే మోహిన్ పేట్ దిక్కున అయితే రోడ్కు వచ్చి వన్ సీఆర్ మీద ఉంది ఇక ఇక్కడ ఇంకోటి శంకరపల్లి అని ఉంటుంది అటు ఇంకా ఎక్కువ ఉంది టూ సీఆర్ కిన్న ఎక్కువ ఉంటుంది టూ సీఆర్ మీద ఉంటుంది ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఇంకొంచెం మోహిన్ పేట్ లోపలికి అంటే ఏమంటారు తత్కా రోడ్డు ఉన్నవి ఏమో ఒక ఎయిటి నుంచి ఫిఫ్టీ లాక్స్లో ఉంటుంది వికారాబాద్ కూడా సేమ్ ఉంది కొంచెం అటు ఇటు ఉంటుంది అండి ఒక టెన్ పర్సెంట్ అటు ఇటు ఉంటుంది రేపు కొంచెం నాకు వేరే వర్క్ ఉంది అండి ఎల్లుండి మాట్లాడదాం సరే అండి